నా జీవితంలో నేను గర్వించదగ్గ మొదట విషయం ఏమిటంటే నిరక్షరాస్యులైన నా తల్లితండ్రులు నన్ను పీజీ వరకు చదివించడమే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా రూపొందించిన తీర్చిదిద్దినందుకు నేను గర్వపడుతున్నాను రెండవ విషయం ఏంటంటే నేను వ్యవసాయదారుడుగా చిన్న పల్లెటూరులో ఉన్నప్పటికీ నా పిల్లల పట్ట పట్ల నేను చూపించిన శ్రద్ధకు వారు సహకరించినందుకు గాను వారు ఐఐటిలో సీట్ సాధించడం జరిగింది ఇది నేను సాధించిన రెండవ విషయం